అనుకోకుండా మా ఆయన ఫ్రెండ్స్ ఇంటికి రావడంతో లంచ్ టైం కావడం వలన నేను చికెన్ బిర్యానీ చేయాలని అనుకున్నాను చికెన్ బిర్యానీ చేయాలి అంటే యూట్యూబ్లో చూసి చేయాలని నేను అనుకుంటున్నాను యూట్యూబ్లో నేను చేసే దాని గురించి తీసుకునే పదార్థాల గురించి నేను చెప్తున్నాను బాస్మతి బియ్యం రెండు కప్పులు చికెన్ హాఫ్ కేజీ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూను పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు ఒక రెండు ఒక అరకప్పుపెరుగు కారం పసుపు అర స్పూన్లు గరంమసాలా అర స్పూను ధనియాల పొడి అర స్పూను మసాలా దినుసులు గుప్పెడు చికెన్ బిర్యానీ ఆకులు రెండు ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర యాలకులు ఒక నాలుగైదు ఉప్పుకు రుచికి సరిపడా నూనె తగినంత రెండు స్పూన్ల నెయ్యి ఒక నిమ్మరసం చెక్క తయారీ విధానం ముందుగా చికెన్ ముక్కలను కడిగి కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి వేసుకుని చికెన్ ముక్కలకి పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మరసం గరంమసాలా ధనియాలపొడి పుదీనా కొత్తిమీర పెరుగు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి కలుపుకుని వాటిని మ్యారినేట్ చేసేందుకు ఒక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని రెండు కప్పుల బియ్యానికి కడిగి శుభ్రం చేసుకున్న బియ్యాన్ని స్టవ్ మీద పెట్టుకునేందుకు రెండు కప్పుల బియ్యానికి మూడున్నర కప్పుల నీళ్ళు పోసి పెట్టాలి ఇందులో యాలకులతో పాటు మసాలా దినుసులు కూడా వేసి ఉప్పు వేసి కలిసి కలపాలి తర్వాత ఇంకొక సైడ్ పొయ్యి మీద స్టవ్ మీద బిర్యానీ వండే కడాయి పెట్టి అందులో నూనె పోసి ఉల్లిపాయలు పచ్చిమిర్చిని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తాన్ని వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి చిన్న మంట మీద చికెన్ ఉడికించాలి నూనె పైకి తేలేంతవరకు కర్రీలో ఉడికించుకోవాల్సిన అవసరం లేదు మంట కాస్త తక్కువగా పెట్టుకోవాలి మంట కాస్త తక్కువ పెట్టుకుని చికెన్ని ఉడికించుకోవాలి అన్నం మెత్తగా ఉడికించుకోవద్దు అన్నాన్ని డెబ్భై పర్సెంట్ అంటే కొంచెం మెతుకులుగా ఉతుకు ఉడికించుకోవాలి ఉడికించ అన్నాన్ని నీళ్ళతో తీసేసి నీళ్ళను తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని ప చిల్లు గిన్నెలో తీసి పెట్టుకోవాలి తర్వాత మూత పెట్టిన చికెన్ మీద నుంచి అన్నం చల్లుకుంటా వచ్చి ఐదు నిమిషాల వరకు అన్నం ఉడికించే విధంగా కొంచెం వాటర్ని చల్లుకుని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి పావుగంట సేపు వరకు దాన్ని మూత తీయకుండా పక్కన పెట్టాలి తర్వాత వేడివేడి బిర్యానీ రెడీ అవుతుంది స్టవ్ మీద నుంచి కిందకు దించే ముందు అన్నాన్ని పక్కనపెట్టి ఒక తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది